అవును పూజ సమయాలల్లో మేము ప్రత్యేకంగా అనుసరించే కొన్ని నిర్దిష్టమైన సాంస్కృతిక పద్ధతులు ఉంటాయి అవి ఎంటంటే ముందుగా మేము పూజ కట్ట చెయ్యము మేము ప్రార్ధనలు చేస్తూ ఉంటాము ఎందుకంటే మేము క్రైస్తవులము మా యొక్క క్రైస్తవంలో పూజలు చెయ్యరు ప్రార్థనలు అనేవి చేస్తారు మా యొక్క ప్రార్థన సమయంలలో ప్రత్యేకంగా అన్ అనుసరించే నిర్దిష్టమైన సాంస్కృతిక పద్ధతులు మేము ప్రార్థించేటప్పుడు కళ్ళు మూసుకొని మోకాళ్ళ మీద ఉండి ఎక్ ఎక్కువ శాతం మంది ప్రార్థిస్తూ ఉంటారు ఏంటంటే ఇది కొన్ని త సాంస్కృతిక అనేది పద్దతి అలాగే మంచి అలవాటుగా ఉంటుంది అలాగే మేము పూ ప్రార్థన చేసేటప్పుడు దేవ్ మా యొక్క దేవుడి వైపు చూస్తూ చేస్తాము మేం ప్రార్థన చేసుకునేటప్పుడు మేము మా యొక్క మొబైల్ ఫోన్స్ కాని ఏమన్న ఉంటే వాటిని పక్కన పెట్టెస్తాము ఎందుకంటే మేము ప్రార్థన చేసినప్పుడు అవి మాకు ఆటంకకరంగా ఉండకూడదు అని అలాగే మేము పు ప్రార్థన చేసే సమయంలలో మా అందరం మ్రోకరించి కళ్ళు మూసుకొని మా యొక్క దేవుడి బొమ్మ మా యొక ఎదుక నించొని మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తాం అనేది సాంస్కృతికమైన పద్ధతి అలాగే ఇంకా చాలా పని చాలా కొన్ని పద్ధతులనేవి మాకు ఉన్నాయి అవి చాలా ఉన్నాయి ఇంకా ఎక్కువ ఏంటంటే మా యొక్క ప్రార్థన సమయంలలో ఒకరితో ఒకరు మాట్లాడుకోము ఒకరితో ఒకరు కొట్లాడుకోము ఇటువంటి కొన్ని సాంస్కృతిక కొన్ని పద్ధతులు అనేవి ఉంటాయి అలాగే ఎప్పటినించో ఉంటున్న ఇప్పటికి ఉన్న ఎప్పటికైన ఉండే పద్ధతి ఏంటంటే దేవాలయంకి వెళ్ళే ముందు మన యొక్క పాదరక్షణను బయట విడిచి పెట్టి వెళ్ళాలి అది ఎప్పటి నుంచో మన పూర్వీకుల నుంచి వచ్చిన అది పద్ధతి ఎందుకంటే అది మన యొక్క తగ్గిన తగ్గి ఉన్న ఈ యొక్క హృదయాన్ని ఎంతగా మనము మనల్ని మనము హెచ్చించుకుంటున్నాము అనేదాన్ని బట్టి ఉంటుంది కాబట్టి మనం దేవాలయంలోకి వెళ్ళే ముందు మనం గర్వము అన్ని పే పక్కన పెట్టి ఉత్తి మనిషిగా వెళ్ళాలి అనేది ఒక పద్ధతి చెప్పులు బయట విడ్ విడవడం అనేది అలాగే మేము మనము స్టేజీ మీద ఎక్కేటప్పుడు ప్రార్థన చేసుకొని ఎక్కడం అనేది కూడా అదొక గొప్ప పద్ధతి ఇంకా చాలా పద్ధతులు పండుగలు సాంస్కృతికకు సంబంధిచినవి చాలా ఉన్నాయి నాకు తెలిసినవి మాత్రం ఇవి